హలో మేము డ్రస్ బుక్ చేసుకున్నాం అండి వచ్చింది కానీ అంత సీల్ తీసి ఉంది ప్యాకింగ్ లేదు ఏమి లేదు అట్ల అట్లా పంపించిర్రు అదే అమెజన్లో ఇదే ఇచ్చిర్రు కదా నెంబరు అమెజాన్కు కంప్లైంట్ ఇవ్వాలా అదే మేము మంచి బుక్ చేసుకున్న బుక్ చేసుకున్నప్పుడు మంచి ఇవ్వాలి కదా మనీ తీసుకున్నారు కదా

మరి ఇప్పుడు అది ఎట్లా ర రిటర్న్ పెట్టుకోవాలా మరి ఎట్ల అన్నట్టు రిటర్న్ డ్రస్ అండి

ఓపెన్ అయి ఉంది సీల్ తీసి ఉంది ప్యాక్ లేదు ఏమి లేదు ఒట్టిగానే ఇచ్చేది వీళ్ళు

ఓకే అండి కంప్లైయింట్ ఇస్తాం అలా చేయదు కదా తప్పు కదా వాళ్లు అయిన కూడా ఓకే అండి నేన ఒకసారి కాల్ చేస్తాను మరి రిటర్న్ పెట్టమంటారా మరి మా మని మాకు ఇస్తారా ఏదో ఒకటి అడిగేస్తాం మాది నారయణగిరి హనుమకొండ జంక్షన్ ఒకసారి అడిగేస్తాను మరి

ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ